ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంఘం వైవిధ్యం లేదా చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో పని చేసేందుకు నృత్య యాత్మకంగా చర్య మార్గదర్శకత్వం స్కాలర్షిప్లు చేరికలు అవగాహనలోకి వస్తున్నాయి ఇంకా ఈ సంఘంలో సెలవులు తీరిక వేళలు విధానాలు సాదరికతలో మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలు కృష్ణాజిల్లాలో పిల్లలకు అద్భుత శిక్షణ ప్రణాళిక అనేక ప్రముఖ కార్యక్రమాలలో నిర్వహిస్తున్నాయి ఈ ప్రముఖ కార్యక్రమాలలో నిత్యయాత్మకంగా చర్య వేరుగా ఉంటుంది వ్యాపారాన్ని ఆదరించి విభాగాలకు విభాగాన్ని అభివృద్ధి చేసే నుత్యయాత్మకంగా చర్యను ప్రస్తుతం ప్రవర్తిస్తున్నారు వ్యాపారం సంఘం మార్గోదర్శకత్వం మరియు అనుకరణాత్మక పద్ధతులను ఆదారించడం తెచ్చి వ్యాపారిక పరిస్థితులను సరిచూడడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది ఇంకా స్కాలర్షిప్లు మరియు చేరిక వైద్యతో పారిశుధ్యం చేయడం వంటి ప్రముఖ కార్యక్రమాలు ప్రతిసాపిస్తూ ఉంటున్నాయి ఇంకా అభివృద్ధి చేస్తున్నాయి ఈ ప్రధాన వ్యాపార కార్యక్రమాలు అంతర్నాడు స్థాయిలో విధానాల పరిష్కారాన్ని చేకూరుస్తుంది